నా పేరు లోహిత నేను నిన్న రాత్రి మా కుటుంబ సభ్యులందరికి వన్ ప్లేట్ వెజ్ బిర్యానీ వన్ ప్లేట్ ఫ్రైడ్ రైస్ ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను అందులో నాకు ఆహారం నాణ్యతగా రాలేదు చికెన్ ఉడికి ఉడికనట్టుగా ఉంది బిర్యానీ అయితే ఉడకలేదు అన్నం ఇంకా ఉడకాలి చికెన్ పాడైపోయింది నేను ఇంకా జ్యూస్ కూడా ఆర్డర్ పెట్టాను అది అయితే పాసిపోయిన వాసన వచ్చింది మా కుటుంబ సభ్యులు ఎవరికి ఈ భోజనం నచ్చలేదు వారంతా చాలా ఇబ్బంది పడినారు రాత్రి అంతా ఇంకా నేను పెట్టుకున్న ఆర్డర్ లేటుగా వచ్చింది మరియు ఆహార నాణ్యత బాలేదు కిందటిసారి పెట్టుకున్న ఆహారం కూడా ఇలాగే వచ్చింది ఈ సారి కూడా అదే రిపీట్ అయింది ఇందులో ఆహారం న ఆహార నాణ్యత బాగోకపోవట్లేదు మీ ఆర్డర్ మీ రెస్టారెంట్ నుంచి నేను ఇక నుంచి తీసుకోను ఇదే మళ్ళీ రిపీట్ చేస్తే మీ హై హైయర్ ఆఫీసర్స్కి దరఖాస్తు చేసుకుంటాను నేను ఇప్పుడు ఆహార శాఖ వారికి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నాను నేను ఫిర్యాదు చేయకుండా ఉండాలి అన్నట్టయితే కనుక మీరు నాకు తిరిగి డబ్బులు ఇచ్చేయండి ఎందుకంటే ఆహారం ఏమి బాలేదు ఇది మొదటి సా మొదటిసారి కాదు ఇది మూడవసారి జరిగింది కనుక నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి లేకపోతే నేను ఫిర్యాదు చేస్తాను ఆహార శాఖ మంత్రి వారికి